భారతదేశం అనేక సాంస్కృతిక మతపరమైన ప్రదేశాలకు పుట్టినిల్లు నా ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రదేశాలలో ప్రసిద్ధి పొందినవి శైవ వైష్టవ మరియు జైన ఆలయాలు మసీదులు చర్చులు బౌద్ధ విహారాలు ఉన్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మతపరమైన విశ్వాసాలతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించగలుగుతారు ఇటువంటి ప్రదేశాలను సందర్శించడం వ్యక్తిగత శాంతి మరియు మానసిక సౌకర్యాన్ని కలిగిస్తుంది ఇలాంటి మతపరమైన ప్రదేశాలను సందర్శించేటప్పుడు అనేక ఆచారాలు పాటించాల్సి ఉంటుంది ఉదాహరణకు దైవ ప్రదర్శనం చేసుకునే ముందు శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆలయంలో నిర్దిష్టమైన డ్రెస్ కోడ్ను అనుసరించడం మరియు క్యూలో శుభద్రంగా ఉండటం మరియు నియమాలు ఉన్నాయి తిరుమల ఆలయంలో ప్రాముఖ్యంగా ప్రత్యేకమైన లడ్డూ ప్రసాదం ప్రసిద్ధి చెందింది అలాగే పుష్కరిణి లేదా పవిత్ర తీర్థం వంటి నీటి వనరులు ఈ ప్రదేశాలలోని ఆధ్యాత్మికతను మరింత బలపరుస్తాయి నేను తరచు ఇలాంటి ప్రదేశాలను సందర్శించినప్పటికీ ప్రత్యేక సందర్భాలలో లేదా పండుగల సమయంలో వెళ్ళడం ఆనందాన్నిస్తుంది ఒకసారి అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు శాంతిని అందిస్తుంది అలాగే ఈ ప్రదేశాల చరిత్ర నిర్మాణ కళ మరియు ఆచారాల వెనుక ఉన్న గాధలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇలాంటి ప్రదేశాలను సందర్శించడం భక్తి భావనతో పాటు చారిత్రక మరియు సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తుంది